ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో దేశంలో కంటే ఎక్కువగా మాంసాహారులు ఉన్నారు నూటి వందకు తొంభై ఎనిమిది శాతం మాంసాహారులే ఉన్నారు ఇది దేశంలోనే ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అయితే ఇప్పుడు కోళ్ల పెంపకం అనేది కూడా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది అందులో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి అయితే ఎక్కువగా ఇక్కడ స్థానికంగా ప్రజలు వ్యవసాయంతో పాటు కోళ్ల ఫారాలను కూడా పెంచుతూ సహజ పద్ధతిలో కూడా కోళ్లను పెంచుతున్నారు దీని వలన లాభాలు అనేవి అధికంగా వస్తున్నాయి సహజ పరిస్థితులు వాతావరణంలో ఎటువంటి ఆర్టిఫిషియల్ క్లైమేట్ అదే విధంగా ఆర్టిఫిషియల్ ఫుడ్ కాకుండా సహజ పద్ధతిలోనే మంచి ఆ పౌష్టికమైన ఆహారాన్నిస్తూ మంచి వాతావరణాన్ని కల్పించి వీటిని పెంచుతున్నారు దీనివలన కోళ్లనేవి ఆరోగ్యంగా మంచి బరువును ఉంటాయి దీని నుంచి ప్రభుత్వానికి అయితే ఎటువంటి ఫలితాలు లేవు కానీ ఎలక్ట్రికల్ సబ్సిడీ అయితే ఫార్టీ టు పాయింట్ త్రీ పర్సెంటు ఉంది అదేవిధంగా దీనికి సెంట్రల్ గవర్నమెంటు నాబార్డర్ ద్వారా థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీతో లోన్లు ఇస్తున్నారు దీన్ని నేను మెరుగుపరచడానికి ఇంకొంచెం ఎక్కువగా సిడ్లు వేసి కోళ్లను పెంచాలి అనుకుంటున్నాను అదేవిధంగా వీటికి కోళ్లకు మేత కూడా తయారు చేయడానికి ఒక పెద్ద మిల్లుని తయారు చేసి నేనే సొంతంగా వేసుకొని ఇంకా ఎక్కువగా లాభం పొందాలని అనుకుంటున్నాను